ఫోటోగ్రఫీని మెరుగుపరుచుకోవడం కోసం ఉత్తమమైన ప్రేరణ పొందడం ప్రకృతి పట్టణ దృశ్యాలు ప్రాణులు మనుషుల భావావేశాలు గమనించడం ద్వారా కొత్త దృక్కోణాలను కనుగొనండి వేల సంఖ్యలో ప్రాక్టీస్ చేయడం ఎక్కువ ఫోటోలు తీస్తేనే కొత్త టెక్నిక్స్ నేర్చుకోవచ్చు కెమెరా సెట్టింగ్స్ పై అవగాహన పెంచుకోవడం ఐ ఎస్ ఓ షట్టర్ స్పీడ్ అపర్చర్ వంటి అంశాల ఫోటోలో క్లారిటీని ప్రభావితం చేస్తాయి విభిన్న దృక్కోణాల ప్రయోగాలు చేయడం వెలుతురు వినియోగాన్ని అర్థం చేసుకోండి ప్రకృతులను సహజ కాంతిని వాడటం ఫ్రేమింగ్ అండ్ కంపోజిషన్ నేర్చుకోండి రూల్ ఆఫ్ థాట్స్ లీడింగ్ లైన్స్ ఫోటో ఎడిటింగ్లో ప్రావీణ్యం సాధించడం లైట్ రూమ్ ఫోటో షాప్ వంటి టూల్స్తో ఫోటోలను మెరుగుపరచడం నేర్చుకోండి కథ చెప్పేలా ఫోటో తీయడం ఇతర ఫోటోగ్రాఫర్ల నుండి నేర్చుకోవడం ఇంకా కొత్తగా నేర్చుకోవడం కొనసాగించడం